హలో మేడమ్ మాకు ఓకే మా ఇంట్లో ఒకటి ఫంక్షన్ ఉందండి దాని గురించి ఈ చికెను మటన్ అనేది నీడ్ అన్నమాట అవసరం అది ఎలా అవుతుంది ఒకవేళ ఆన్లైన్ డెలివరీ చేయగలరా మీరు అయితే ఎంత అవుతుంది అనేది డీటెయిల్స్ చెప్తారని మాది విజయవాడ దగ్గరలో అండి

ఓకే మాకు నెక్స్ట్ డే రావాలండి ఇప్పుడు ఈరోజు ఆర్డర్ ఇస్తే రేపటికి రావాలి రేపు మార్నింగ్కి ఓకే ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి మీ ఇంటికా ఒక కేజీ వచ్చి పర్సన్కి ఎలా వస్తుంది ఒక కేజీ ఇంత పర్సన్స్కి ఎలా వస్తుంది అనేది ఓకే అలా ఒక ట్వంటీ ఫైవ్ కేజెస్ అలా అండి ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ కేజీస్ దాన్ని బట్టి ఓకే ఓకే ఓకే ఓకే ఓకే సరే అండి ఎలా ఉంటుంది క్వాలిటీ అది ఓకే అంటే మీరు చెప్తారు కదా మీది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అందుకోసం అది ఒక ఫిఫ్టీ ఇది ఒక సెవెంటీ ఫైవ్ అలా అంటే ఇటు అటు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి ఎలా ఉంటుందో దాన్ని బట్టి అక్కడ ఎలా వస్తుందో ఎలా చేస్తారో దాని బట్టి ఓకే ఓకే ఓకే సరే అండి